కుటుంబంలో పురుషులు స్త్రీలు ఇలా అందరూ పాత్రలు పోషిస్తారు ఎందుకంటే స్త్రీలు మాత్రమే ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది పిల్లలకి వంట చేయడం కాని ఇంకా గిన్నెలు బట్టలు ఇలాంటివి ఇంట్లో ఉన్న దిష్య పనులన్నీ చేస్తుంది ఇంకా ఇంటి సరుకులు తీసుకరావడం వంట చేయడం రకరకాలుగా వంటలు చేయడం వచ్చిన వారికి వడ్డించడం పెట్టడం ఇంట్లో పిల్లలకి పురుషులకి ఇలాంటి అన్నీ సహాయ సంబంధించిన బాధ్యతలను తీసుకుంటుంది స్త్రీలు కాబట్టి స్త్రీలు ఎంతో మంచి పాత్ర పోషిస్తారు అలాగే పురుషులు కూడా అలాగే స్త్రీలకు సంబంధి సమానంగా వీళ్ళు కూడా డబ్బులు బయట సంపాదించి ఇంటికి ఖర్చులు సంబంధించిన బయటకు సంబంధించిన ఖర్చులన్నీ వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా చాలా మంచి పాత్ర పోషిస్తారు ఇంకా ఇద్దరు స్త్రీలు పురుషులు సమానమైన పాత్రలు పోషిస్తారు ఎందుకంటే ఎవరు తక్కువ కాకపోయినా ఇద్దరు సమానంగానే పనిచేస్తుంటారు ఈ స్త్రీలు అనేది ఈ స్త్రీలు కూడా ఎక్కువ ఇంట్లో ఉండి ఏం చేయరని అనుకుంటారు కానీ వాళ్ళు చేసే పనులు చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళు చేసే పనులు మామూలుగా ఉండదు బట్టలు ఉతకడం గిన్నెలు తోమడం ఇలాంటివి క్లీనింగ్ ఎన్నో విషయాలు ఇంక కొ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని ట్రై చేస్తుంటారు వాళ్ళు ఇంకా ఇంటి ఇంటి ఇంటి బాధ్యతలు వాళ్ళు మోస్తుంటారు ఇంట్లో సరుకులు కానీ ఇంకా ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు వాళ్ళు తీసుకుని వాళ్ళ బాధ్యతలుగా తీసుకొని చేస్తుంటారు పిల్లలకు కావలసిన సంబంధించిన అన్ని ఎన్ని విషయాలైనా వంటకి సంబంధించి పాఠశాల ఫీజులు ఇంకా కాలేజ్ ఫీసులు అన్ని ప్రతి ఒక్కటి సంబంధించిన వాటికి వాళ్ళు హెల్ప్ చేస్తూ సహాయపడుతుంటారు అలాగే పురుషులు కూడా అంతే ఈ ఈ విధంగా బయట నుంచి సంపాదించి వాళ్ళ ఎండలో వెళ్ళి కష్టపడి సంపాదించి తీసుకొచ్చి వీళ్ళకు పెడుతుంటారు కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు వీటికి సంబంధించిన తెచ్చిన డబ్బు మాత్రం ఛ కుప్పలుగా జమ చేసి తర వాటిని ఏం చేయాలి అని ఆలోచించి వాటిని స్ కరెక్ట్గా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఏది ఏది చేసినా కూడా